కోళ్ళకు గూడు తడవకుండా ఉండడం కోసం కోడి గూళ్ళు గంపలు తీసుకచ్చి గూళ్ళలా ఉంటే వాట్ల పంపిచ్చి కోళ్ళ గుట్లా కమ్మి తడవకుండా ఉండడం కోసం అవి వెచ్చగుంటే తడవకుండా ఉంటాయి రూము కోళ్ళ ఫామ్ లెక్క వాట్లలోపలనే దానా వాటరు లైట్లు అన్ని పెట్టి ఆహారం ఉంటుంది వాటికి